శాషన మండలి ఆవశ్యకత గురించి వివరణ భారతదేశాల్లో రాష్ట్రపాలన రెండు విధాలుగా ఉంటుంది ఒకే ఆవష్ ఆవశ్యకత ఉండే రాష్ట్రాలు ద్విసభ వ్యవస్థతో ఉండే రాష్ట్రాలు శాశన మండలి అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న పై సభా ఇది కేంద్రంలో ఉన్న రాజ్యసభకు సమానం ఇది శ శాశ్వత సభా ఎల్లప్పుడు కొనసాగుతు ఉంటుంది ప్రతి రెండేళ్లకు కొంతమంది సభ్యులు రిటైర్ అవుతారు కొత్త వాళ్ళు వస్తారు శాసన మండలి అవసరం ఎందుకంటే తీసుకునే నిర్ణయాలు మరింత లోతుగా పరిశీలించుతారు శాసనసభలో ఫేస్ చేసిన బిలులను శాసన మండలి సమీపిస్తుంది ఈ విధంగా చర్చలు మెరుగుగా జరిగి పొరపాట్లు అవగాహన లోపాలు తక్కువ అవుతాయి వృద్ధులు విద్యావంతులు అనుభవ అనుభవజ్ఞులు సూచనలు ఇక్కడ ఎన్నిక అవుతాయి వారు పాఠశాలలు విశ్వవిద్యార్థులు స్థానిక సంస్థలు ఉద్యోగ ఉద్యోగాలు విద్యావంతులు నుంచి వస్తారు వీరి జ్ఞానం దృష్టి దృష్టికోణం చాటుల రూ రూపు రూపకలను ఎంతో సహకరిస్తుంది రాష్ట్ర పాల పాలనలో సామాన్యత ప్రజలకు కాకుండా వివిధ మార్గాలుగా ఉంటుంది రాజకీయాలకు దూరంగా ఉన్న సార్వజన హిత హిత మార్గాలను ఇక్కడే నామినేట్ చేయవచ్చు ఇది పాలనలో తీసుకు తీసుకోగలుగుతారు పొరపాట్లను నియంత్రించే బ్రేక్ వ్యవస్థ ఏదైనా చట్టం తొందరలో ఆవిష్కరించే పాస్ అవ్వకుండా ఒక ఆవ అవరోధన ఉంటుంది చర్చలు ద్వారా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది